చిన్నప్పటి నుంచి నాకు కబడ్డీ అంటే ఇష్టం లేకుండేది అప్పుడు నేను ఆరవ క్లాస్ అప్పుడు నేను మా సార్ మల్లేశ్ సార్ అని వచ్చుండే వాడు కబడ్డీ డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఉండేవాడు అప్పుడు నేను చాలా వేస్ట్ చాలా డల్ ప్లేయర్ ఉండేది మా సార్ వచ్చాక అప్పుడు వాడు చెప్పాడు కబడ్డీ అంటే ఇలా ఇలా అని అది మాట విన్నప్పటి నుంచి నాకు అది చాలా ఇష్టం అనిపించింది దానిలో నేను నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి డిస్ట్రిక్ట్లో మండలంలో అంతా మంచి గేమ్స్ ఆడాము మా సార్ మాకు మంచిగా నేర్పించారు ట్రైనింగ్స్ ఉండేది మంచి మంచి ట్రైనింగ్స్ చేపిస్తూ ఉండేది మా సార్ మాకు చాలా అదే ఆట నాకు చాలా మంచిగా అనిపించింది అప్పటి నుంచి నాకు కబడ్డీ అంటే నా ప్రాణం అయిపోయింది అది చాలా అంటే చాలా ఇష్టాలు ఉండే అప్పుడు దానిలో ఏడు ప్లేయర్స్ ఉంటారు ఆ రేడింగ్ పాయింట్సు మళ్ళీ కోర్ట్ చేంజెసు అవి అన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉండేది అందరికీ ఓ పది ప్లేయర్లు ఉండేది పది ప్లేయర్లలో మూడు ప్లేయర్లు ఆ సబ్స్టిట్యూషను ఏడు ప్లేయర్ మెయిన్ లీడర్సు అవి మంచిగా డిఫెండింగ్స్ అది నాకు చాలా మంచిగా అనిపించింది అప్పట్లో నేను కబడ్డీ అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు మా సార్ వచ్చాక అది కబడ్డీ గురించి చెప్పినప్పటి నుంచి మంచిగా అనిపించింది అదీ ఆ కబడ్డీ అంటేనే అది ఏదో ఒక ప్లేయర్ అనుకునేది నేను ఇది అప్పటి నుంచి మాకు కబడ్డీ ఒక ఆటగా నా ప్రాణంగా మారిపోయింది మళ్ళీ తరువాత నాకు మా సారు ఎంతో నేర్పించి మేము డిస్ట్రిక్ట్లో మండలంలో మళ్ళీ కప్పులు కొట్టి మా స్కూల్కి మంచిగా పేరు తెచ్చాము మేము మా స్కూల్లో అప్పుడు మాకు అందరికీ ఇష్టం పడుతూ ఉండేది మా స్కూల్ మొత్తం మాకు ఒక ఒక వేరే లాగానే చూస్తూ ఉండేది మాకు కబడ్డీ నుంచి మాకు ప్లేయరు దాని తర్వాత మేము మేము మా స్కూల్లో ఒక మార్పే వచ్చేసింది అందుకే మాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం దాని తరువాత మా సార్ వెళ్ళిపోయాక మాకు క్రికెట్ అంటే ఇంకా నచ్చింది ఎందుకంటే మా వేరే సార్ వచ్చి ఆ క్రికెట్ గురించి అది చెప్పారు అది చెప్పాక నేను కబడ్డీ కబడ్డీ ఒకటే గేమ్ అనుకున్నాను క్రికెట్ అది ఒక గేమ్ అనిపించింది అది అవుట్డోర్ కానీ చాలా మంచి గేమ్ అది దానిలో ముప్ఫై పది పదిహేను ప్లేయర్లు దానిలో మూడు సబ్స్టిట్యూషన్లు పదకొండు ప్లేయర్లు ఆడుతూ ఉంటే ఫీల్డింగ్లో నేర్చుకుంటే అది ఒక టీమ్వర్క్ అయి ఉండేది ఆ టీమ్వర్క్తో మనకి కన్ఫిడెన్స్ మళ్ళీ నమ్మకం అంతా మనకి మా క్లాస్లో మంచిగా నేర్చు నేర్చుకున్నారు అందరూ మేము మా ఒక యునిటీ లాగా అయిపోయి ఉండేది అప్పుడు మేము అందరూ ఒకలాగా ఉండేది అప్పటిది మేము క్రికెట్లో అది చాలా మంచి కప్లు తెచ్చుకున్నాము ఏదో డిస్ట్రిక్ట్లు మ మండల్ నేషనల్ లెవెల్కి బీ పోతూ ఉండేది మేము రంజీ ట్రోఫీకి పోయుండే చాలా మంచి గేమ్ ఉండేది అది క్రికెట్ మాకు క్రికెట్ ఒక అదీ బీ ఒక మంచి గేమ్ మేము మా స్కూల్లో దాని దానివల్ల బీ మా స్కూల్కి ఒక పేరు వచ్చింది ఆ అది ఒకటి గేమ్ అయిపోయింది మాకు అది అది దాని తర్వాత మేము అని ఎన్నో గేమ్ నేర్చుకున్నాము కానీ క్రికెట్ లాగా మాకు అంత ఆ అనిపించలేదు ఆ ఆప్ ఆడ నుంచి మా టీంలో మా క్లాస్లో ఒక అండర్స్టాండింగ్ పెరిగిపోయింది అందరూ ఒక్క ఒక్క లాగానే ఉండేది మేము మంచి ఒక యూనిటీ ఒక యూనిటీ లాగా అయ్యింది గేమ్ వల్ల మాకు యూనిటీ మంచిగా కల్పిస్తూ ఉండేది అది ఒక ఏదో బోరింగ్ మాకు అది తెలియక తెలియక పోయినా గేమ్ ఉండేది అది మా సార్లొచ్చి మాకు ఇలా ప్రోత్సహించి మంచిగా మేము అండర్స్టాండింగ్ మా స్కూల్ మొత్తము ఒక అండర్స్టాండింగ్లో పోయి గేమ్లో మాకు మంచి మంచి ప్లేయర్సు మంచి ఆ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లేయర్సు కనిపించారు అందుకే నేను ఆ గేమ్స్ అంటే ఇది చాలా ఇష్టం అయిపోయింది నాకు కబడ్డీ క్రికెట్ అంటే అప్పటి నుంచి నేను ఎప్పుడైనా బయట మా కాలేజ్కి స్కూల్ డిగ్రీలో మేము ఎప్పుడైనా ఆడితే క్రికెట్ అండ్ కబడ్డీ నేను నా ఫేవరెట్ గేమ్స్ అవి రెండూ దాంతో మాకు మంచిగా ఒక ప్లేయర్ ప్లేయర్గా అది ఒక బోరింగ్ ఉండేది అప్పట్లో చిన్నప్పట్లో అది బోరింగ్ ఉండేది మాకు అప్పుడు మాకు ఎవ్వరూ ప్రోత్సాహం ఇ ఇవ్వకపోతూ ఉండేది దాని తరువాత మా సార్లు వచ్చి మాకు మంచిగా చెప్పి ఇలా ఇది గేమ్ ఇది ఇలా గేమ్ ఉంటుంది దానివల్ల అది చూపిస్తే మాకు మంచిగా గేమ్ అనిపించింది అది ఒకటి అంతే